విజయనగరం జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులనేవి వరి మొక్కజొన్న మామిడి నువ్వులు పెసలు మునుములు అదే విధంగా కందులు ఎక్కువగా పండిస్తారు అయితే పశు సంపద కూడా ఇక్కడ రాంభద్రపురం దగ్గర గజపతి నగరంకి మధ్యలో ఒక సంత ఉంటుంది అక్కడ పశువులు కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతు ఉంటాయి విజయనగరంలో పశు సంపద కూడా ఎక్కువగానే ఉంది అయితే ఈ వ్యవసాయ రాబడుల వల్ల ఎక్కువగా ఈ మధ్య సంపాదన పెరిగింది అందుకే పేదరికం కూడా ఈ మధ్య బాగా తగ్గింది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు పద్దెనిమిది పాయింట్ సిక్స్ పెర్సెంట్ ఉన్న పేదరికం ఇప్పుడు దగ్గర తొమ్మిది పాయింట్ ఆరు పెర్సెంట్కి వచ్చింది బాగా అభివృద్ధి చెందింది వ్యవసాయ పరంగా కూడా